హలో నమస్తే అండి నసీస్ రెస్టారెంట్టా అండి నేను ఇందాక టెన్ మినిట్స్ బ్యాక్ మీ రెస్టారెంట్ నుంచి నాలుగు చికెన్ బిర్యాని రెండు మటన్ బిర్యాని ఆర్డర్ పెట్టారండి నాకు వచ్చేసి టైము నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ దాక చూపిస్తోంది ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు అంత దూరం నుంచి డెలివరీ వచ్చే టైంకి ఫుడ్ వేడిగా ఉంటుందో లేదో అనేసి నాకు కొంచెం అదే డౌట్ అనిపించి కాల్ చేశాను కొంచెం ఫుడ్ నాకు డెలివరీ టైంకి వేడిగా ఉండేలాగా చూసుకోండి ఇన్సులేట్ ప్యాకెట్స్ ఇవి కొంచెం వాడి బాక్సస్ ఇన్సులేషన్ కొంచెం బాక్స్ అలా వాడి పంపించండి కొంచెము అవునండి అంటే బిర్యానీ ఆ టైంకి వచ్చే లోపల చల్లారిపోయిందంటే బాగుండదు మళ్ళీ వేడి చేసినా అంత టేస్ట్ రాదు కాబట్టి అక్కడి నుంచి పంపించేటప్పుడే కొంచెం ప్యాకింగ్ వచ్చేసి వేడిగా ఉండేలాగే చూసుకోండి నార్మల్గా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈరోజు సండే కదా డెలివరీ టైం నాకు వన్ అవర్ చూపిస్తుంది అందుకని ఇంకా చల్లారిపోయింది అంటే ఫుడ్ బాగుండదు అవునండి కొంచెం వేడిగా ఉండేలాగా చూసి పంపించండి ఇన్సులేట్ ప్యాకెట్స్ లేకుంటే బాక్స్ అలా వాడి పంపించండి నాలుగు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను అవునండి అది మళ్ళీ చల్లారిపోయినా ఇంట్లో మనం మళ్ళీ వేడి చేసుకున్న అదంతా టేస్ట్ ఉండదు బ్లెండ్ అయిపోతుంది టేస్ట్ బాగుండదు అవునండి ఈ అడ్రస్సే ట్వెల్వ్ బార్ ఎయిటీ సెవెన్ స్వామి స్ట్రీట్ పుత్తూర్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి మరీ వన్ అవర్ అంటే కొంచెం లేట్ అయిపోతుంది అవునండి కొంచెం వేడిగా ఉండేలాగా చూడండి ప్యాకింగ్ కొంచెం చూసి పంపించండి సరే అండి ఫోన్పే చేసేస్తాను సరే అండి థ్యాంక్ యు అండి